హ్యాపీ బేకర్సేనా అండి మాట్లాడేది మీ దగ్గర ఏమేమ్ కేక్స్ ఉన్నాయి కొంచెం చెప్తారా బర్త్డే ఉంది మ్యారేజ్డే ఉందండి వాటికి కావాలి అంటే మీ దగ్గర మీ మెనూ చెప్పండి మీ మెనూ చెప్పండి లేదండి మీరు చెప్పండి మెనూ కార్డ్ చెప్తే మేము చెప్తాం అంటే ఐటమ్స్ లాంటిది చెప్పండి ఆ మాకు ఒక హండ్రెడ్ పీసెస్ ఆఫ్ అప్రికాట్ డిలైట్ కావాలండి దొరుకుతుందా మాకు ఇంకా మేము మీకు అన్ని వాట్సాప్లో వెడతామండి ప్లం కేక్స్ కావాలండి ప్లం కేక్ ప్లం కేక్స్ నేను క్వాంటిటీ అనేది అందులో పెడతా కానీ మీరు ప్లం కేక్స్ అన్నీ దేంతో రెడీ చేస్తారండి అంటే మిలెట్స్తో అంటే కొంచెం హెల్తీ టైప్లో కావాలి అవి పిల్లలకి అవునా ఒకసారి మీ మెనూ చెప్తారా కొంచెం ప్లీజ్ ఏమనుకోకుండా ఆ ఆ ఆ ఆ ఐస్క్రీమ్స్లో ఏమేమి దొరుకుతాయి ఆ ఆ

ఆప్రికాట్ డిలైట్ అయితే మీరు చేస్తారు కదా అండి అంటే మాకు కావాలండి అవి ఇంకా మాకు ప్లం కేక్స్ కావాలని చెప్పాను కదా ప్లం కేక్స్తో పాటు చాక్లెట్ ఫ్లేవర్వి కూడా ఒక టూ పెద్దవి కావాలి ఫైవ్ కేజెస్ వరకు ఇంకా నాకు వెనీలా ఫ్లేవర్ కేక్ కూడా కావాలి అంటే కొంచెం పెద్ద ఫంక్షన్ ఉంది దాని కోసంమని కావాలి మాకు చెప్తామండి మేము వాట్సాప్లో పెడతామ అన్నీ ఇంకా ఓకే అండి మరి కూల్ డ్రింక్స్ ఏము వద్దండి మాకు కేక్ సరిపోతుంది చాలు థ్యాంక్స్ అండి మేము అన్ని అన్ని లొకేషన్ అన్నీ వాట్సాప్లో షేర్ చేస్తామండీ చూడండి